నేను వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిని నేను సైన్సు మరియు టెక్నాలజీని చాలా ఆసక్తిగా చూస్తాను నాకు ఆకర్షణీయంగా ఉన్న అంశాలు సృష్టి యొక్క అద్భుతం సైన్స్ మనకు ప్రపంచం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క అద్భుతం గురించి తెలుసుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది మానవుడి సామర్థ్యం శాస్త్రం మరియు సాంకేతికత మానవుడి సామర్ధ్యాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది కొత్త సాంకేతికలు మనకు కొత్త విషయాలు చేయడానికి మరియు కొత్త ప్రజలను అన్వేషించడానికి అనుమతిస్తాయి మానవాళికి మెరుగైన భవిష్యత్తు శాస్త్రం మరియు సాంకేతికత మన ప్రపంచాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది కొత్త ఆవిష్క ఆవిష్కరణలు మన ఆరోగ్యం పేదరికం మరియు పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలను పరిష్కరించుకోవడంలో సహాయపడతాయి నేను సైన్సు మరియు టెక్నాలజీ గురించి ఎక్కువ తెలుసుకోవడానికి అనేక మార్గాలు నేను పుస్తకాలు కథనాలు మరియు వెబ్సైట్లను చదువుతూ మొదలు పెట్టాను నేను శాస్త్రీయ సంస్థలు మరియు ప్రదర్శనలను సందర్శించాను నేను సైన్స్ క్లబ్లు లేదా కార్యక్రమాలలో పాల్గొన్నాను నేను ప్రస్తుతం ఒక శాస్త్రీయ పత్రికలో కొన్ని ఆవిష్కరణలను గురించి రాయడానికి ప్రయత్నిస్తున్నాను నేను ఒక రోజు శాస్త్రవేత్తగా ప్రపంచానికి ఒక ప్రయోజనం చేయాలనుకుంటున్నాను మీరు సైన్సు మరియు టెక్నాలజీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మీరు ఆసక్తి ఉన్న మీకు ఆసక్తి ఉన్న అంశాలను కనుగొనండి సైన్సు మరియు టెక్నాలజీ చాలా విస్తృతమైన రంగాలు మీకు ఆసక్తి ఉన్న అంశాలను కనుగొనండి మరియు వాటి గురించి మరింత తెలుసుకోవడం ప్రారంభించండి వివిధ మూలాల నుండి సమాచారాన్ని పొందండి పుస్తకాలు కథనాలు వెబ్సైట్లు మరియు వీడియోల ద్వారా సమాచారాన్ని పొందండి వివిధ మూలాల నుండి సమాచారాన్ని పొందడం ద్వారా మీరు మరింత సమగ్రమైన అవగాహనను పొందుతారు